నమస్తే అండి నాకు నాకు తక్కువ రేట్లో కొంచెం మంచి స్మార్ట్ ఫోన్ కావాలండి

అంటే మా ఇంటి కాడోల్లు అంటే మా ఇంటి కాడోల్లు శాంసంగ్ తీసుకోమన్నారు దాని మీద మంచిది ఏమైనా ఉన్నాదండి నేనొక పది పదకొండు అలా కొందామనుకుంటున్నానండి

అంటే పోకో మా ఇంటి కాడోల్లు ఒక్కళ్ళు తీసుకున్నారండి దాన్ని తీసుకున్నారు వాడారు వాడారు సడన్గా ఒకసారి మదర్ బోర్డు పోయిందండి పనిచేయడం ఆగిపోయిందండి ఒకేసారి అహ ఆ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అండి బీటెక్ చదువుతున్నాడు అండి ఆ అబ్బాయి చదువుకున్నవాడే సడెన్గా ఇంక మదర్ బోర్డ్ ఆగిపోయింది ఏంటా అని చూస్తే మదర్ బోర్డ్ పోయింది అన్నాడండి అతను ఇంకోటి

ఇంకేదన్నా చూపించండి దాని బదులు ఇరవై అయిదు వేలు అయితే వద్దులెండీ రెడ్మీ అన్నారు అండి రెడ్మీ రెడ్మీ

ఆహ అహ అవునండి ఇంకేం తగ్గదండి ఇది

ఎంత పదిహేనువేలు అన్నారు కదండీ అవునండీ సర్లేండి పద్నాలుగు చేసుకోండి నాలుగు వేలు కడతాం అండి సరే తీసుకుంటాము అండి ఓపెన్ చేసెయ్యండి